కొద్ది రోజుల క్రితం ఒక ఆంగ్లేయ పుస్తకాన్ని చదవడం జరిగింది ఆ పుస్తకం పేరు అటామిక్ హ్యాబిట్స్ ఆ పుస్తకంలో ప్రధానంగా చర్చే చర్చించే విషయం వచ్చేసి ఇటువంటి అలవాట్లు మన జీవితాన్ని ఉద్దేశిస్తాయి ఉద్దేశిస్తాయని చెప్పేసి ఆ పుస్తకంలో చెప్పబడుతుంది మన జీవితంలో తీసుకుని ప్రతి చర్య చిన్న నిర్ణయం కూడా ఇటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని ఆ పుస్తకంలో వివరిస్తారు అలాగే మన జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా మన భవిష్యత్తుని ఎలాగా మార్చుకోవచ్చు అనేది కూడా ఆ పుస్తకంలో చాలా క్లుప్తంగా చెప్పబడుతుంది ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అవి నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి ఆ పుస్తకం చాలా రకాలుగా నా డై డైలీ జీవితంలో తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఆ పుస్తకాన్ని ఇప్పటికి కూడా నేను నాతోపాటె ఉంచుకున్నాను ఆ పుస్తకం నాకు చాలా రకమైన పాఠాలను నేర్పింది